స్టాంపులు నాణాలు రాళ్ళ ప్రదర్శనలో పాల్గొనాలని నాకు చాలా కాలంగా ఉంది కానీ నేను ఇప్పటివరకు పాల్గొనలేదు స్టాంపులు నాణాలు రాళ్ళ ప్రదర్శనలో రకరకాల స్టాంపుల్ని నాణాలని రాళ్ళని చూసే అవకాశం దొరుకుతుంది వాటి విలువను చరిత్రను వాటికున్న ప్రత్యేకతలను తెలుసుకునే ఒక మంచి అవకాశం దొరుకుతుంది త్వరలో వీలైతే ఆ ప్రదర్శనలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను